నార్ష సాయినా అండి మాట్లాడేది ఇది నేను కెరియర్ కౌన్సిలర్ నుంచి ఫోన్ చేశానమ్మ నీది టెన్త్ అయిపోయినట్టు ఉంది ఎన్ని మార్కులు వచ్చాయి అమ్మ కంగ్రాజులేషన్స్ అమ్మా ఇలాగా ఇప్పుడు మీది టెన్త్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనునుకుంటున్నారు

అయితే నేను మీ నేను చెప్పేది వింటావా నీకు ఒక ఆలోచన అనేది ఇస్తాను నువ్వు ఏమి చదవాలి ఏంటి అని ఇలా మీ స్కూల్ నుంచి నీ నెంబర్ తీసుకున్న మీ పాఠశాల నుంచి విద్యార్థులకు ఇప్పుడు అవగాహన లేక ఏం చదవాలో తెలియక వాళ్ళు ఏవేవో చదివి ఉద్యోగం లేక ఉండిపోతున్నారు ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక నువ్వు పాటించినట్టు అయితే నీకు ఒక చదువు పూర్తి అ వ్వక ముందే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అర్థమైందా ఇప్పుడు నీకు టెన్త్ అయిన తర్వాత నీ ముందు రెండు దారులు ఉన్నాయి ఒకటి నువ్వు ఇంటర్ వైపు వెళ్ళవచ్చు రెండోది డిప్లమా వైపు వెళ్ళవచ్చు ఇంటర్ తీసుకుంటే నువ్వు డిగ్రీ చేయవచ్చు బీటెక్ చేయవచ్చు కానీ డిప్లమా తీసుకుంటే నువ్వు బీటెక్ మాత్రమే చేయాలి దాని వల్ల కూడా నీకు ఉపయోగాలు ఉన్నాయి ఇంటర్ నుంచి నువ్వు డాక్టర్కు వెళ్ళాలన్న ఇంజనీరింగ్ అవ్వాలన్న ఇంక లాయర్ అవ్వాల ఏ కోర్సులుకు ఇంకా ఏ ఇతర చదువులు చదవాలన్న పెద్ద పెద్ద చదువులు చదవాలన్న నువ్వు ఇంటర్ తీసుకోవచ్చు లేదు నీకు ఒక మంచి ఇంజనీరింగ్ అవ్వాలని ఉంటే మాత్రం నువ్వు డిప్లమా తీసుకుని ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు ప్రవేశ పరీక్ష ఉంటుంది అమ్మ అది కన్ఫామ్గా నువ్వు చేయాలి అది రాసిన తర్వాత వచ్చిన మార్క్స్ బట్టి మీరు క్వాలిఫై అవుతారు అందువల్ల నువ్వు బాగా చదువుకుని మంచి మార్కులు వచ్చినట్టు అయితే నువ్వు అందులో వెళ్ళగలుగుతావు చదవగలుగుతావు

కౌన్సిలింగుకు మీరు పరీక్ష రాయాలంటే మీ ఉపాధ్యాయులు అడిగినట్టు ఎక్కడైనా ఉంటే మీరు టెన్త్ చదివారు కదా టెన్త్ దీని మీద మీకు ఉంటాయి క్వశ్చన్లు అన్నీ ప్రశ్నలు అన్నీ టెన్త్కు సంబంధించినవి ఉంటాయి మీరు ఎంచకా మీరు రాయగలరు ఎగ్జామ్ని పరీక్షని నీకు ఇంకేమన్న

డిప్లమా చదవడం వల్ల నీకు ముందుగా బీటెక్లో ఉండే ఒక సమాచారం మొత్తం మీకు డిప్లమాలో తెలిసిపోద్ది సబ్జెక్టులు కానీ మీరు చదువుకునే చదువు ఇందులో ఉంటుంది

మీరు ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు చెప్పిన ప్రకారంగా మీరు రెండో సంవత్సరంలోకి అడుగు పెడతారు అన్నమాట డిప్లమా మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలు అయిపోగానే ఇంకొక రెండు సం మూడు సంవత్సరాలు బీటెక్ చదువుతారు మీ చదువు పూర్తి అయ్యిద్ది వెంటనే మీకు మంచి ఉద్యోగావకాశాలు కూడా వు దొరుకుతాయి ఇంక మీకు ఏమైనా డా ఈ డౌట్లు ఉంటే నన్ను అడిగితే నేను మీకు తెలియచేస్తాను నచ్చిన కళాశాలలో వచ్చుద్ది ఇంకా ఈ వివరాలు మీ స్నేహితులకు కూడా తెలియచేయండి సరేనా అండి ఇదే నా నంబరు మీ దగ్గర ఉంచుకోండి మీకు డౌట్ వచ్చినప్పుడు సందేహం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి ఓకేనా అమ్మ